ఆంధ్రప్రదేశ్లో విద్యను మెరుగుపరచటానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విధానాలు ఏమిటంటే నిధులు విద్యా కోసం బాగా ఉపయోగించాలి ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను చెప్పాలి ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి వాళ్ళు శిక్షణ ఇవ్వాలి పాటలు అందరికీ విద్యార్థులకు చెప్పాలి ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎవరికి అర్థమవుతుందో ఎవరికిీ అర్థం కావట్లేదో తెలుసుకుని చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుకు ఉంది విద్యార్థులకు కామ్ పాఠ పాఠశాలలో కొంతమందికి క్రీడలు క్రీడా కార్య కార్యక్రమాల మీద పట్టు ఉంటుంది వాళ్ళని గు గుర్తించి వాళ్ళకి ఆటలు నిర్వ నిర్వర్తించాలి కొంతమందికి క్రికెట్ నిర్వర్తించాలి కొంతమందికి మిగతావి వాళ్ళకి ఇష్టమైనవి నిర్వర్తించాలి ఎందుకంటే ఎందు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో మనకు తెలీదు వాళ్ళు తర్వాత అందులో ప్రసిద్ధి చెందుతారేమో అందరికీ అన్నీ నేర్పించాలి ఉపాధ్యాయులు అందరికీ అర్థం అర్థమయ్యేలా చెప్పాలి నిధులు కూడా అందరికీ అన్ని పాఠశాలలకు ఉపయోగించాలి నిధులు అన్నినింటికి బోర్డ్ బోర్డుకి బల్ బల్లలకు మధ్యానం తినే భోజనాలకు కూడా ఉపయోగించాలి